నా అతిపెద్ద బలం ఏంటంటేనండి నేను ఏదైనా స సరే చాలా ఓపిగ్గా వింటానండి అలాగే ఓపిగ్గా కూడా చేస్తాను అది ఎంత కష్టమైనప్పటికీ కూడా నేను దాన్ని సాధించటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటానండి ఒక్కసారి ఓడిపోయినా కూడా మరల మరల మరల అది నాకు నా దగ్గరకు వచ్చేంతవరకు నేను దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను అలాగే నా లైఫ్లో నేను చాలా విజయం కూడా సాధించాను మరి బలహీనత ఏంటంటేనండి నాకు బయటకు వెళ్ళాలన్న కొత్త వ్యక్తులతో మాట్లాడాలన్న కూడా కొంచెం భయం అండి అంటే ఒక ఎ ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంట్రోవర్ట్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే నాకు కొత్త వ్యక్తులతో కలవడం అనేది కూడా అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు నేను సమాధానం చెప్పడం కూడా ఒకవేళ రాకపోతే వాళ్ళు నవ్వుతారనో లేకపోతే వాళ్ళు నా గురించి ఏదన్న బ్యాడ్గా అనుకుంటారనో ఫీల్ అవుతారనేమో లేకపోతే నేను ఒక వర్డ్ ఏదన్న వాళ్ళను అనేస్తానేమో అన్న భయంతో నేను కొత్త వ్యక్తుల్ని అంత ఇంటరాక్షన్ అవ్వనండి అది నా బలహీనత చాలామంది చెప్పారు ఇది మార్చుకోవాలి సోషల్గా మనం అందరితో కలిసి ఉండాలి అప్పుడే స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయని నేనైతే ఇప్పుడు ప్రస్తుతమైతే ట్రై చేస్తున్నానండి నేను బయటకు వెళ్ళాలి మాట్లాడాలి అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను నా బలహీనతను అయితే జయించానండి